నేను ఆదివారం వచ్చి స్వాతి సిరీస్ని బాగా ఫాలో అవుతు ఉంటాను ఎందుకంటే అందులో మంచి మంచి కథలు వస్తాయి అంతేకాకుండా ఆడవారి గురించి అన్నీ రకాల సమస్యలు సమస్యలు వచ్చాయి వస్తాయి ఆ సమస్యలకు పరిష్కారం కూడా వస్తాయి ఆ సిరీస్లో ఆ బుక్స్ని చాలా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే స్వాతి అనేది ఎక్కువగా ఆడవారికి రిలేట్ అయి ఉంటుంది కాబట్టి ఒక మహిళగా నాకు ఆ స్వాతి ఈ బుక్స్ సిరీస్ అనేవి బాగా నచ్చుతుంది ఆ సండే రోజు వచ్చి ఆ మ్యాగ్జిన్ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అది అన్నీ రకాల బాగా ఉంటుంది మళ్ళీ అంతే కాకుండా ఆ సిరీస్లో ఏమన్నా కథలు కూడా వస్తాయి ఒక స్వాతి మ్యాగ్జిన్లో ఒక కథలు కాకుండా అన్నీ రకాల మహిళల సమస్య గురించి వస్తాయి ఇంకా మహిళలు ఎలా అభివృద్ధి చెందారు పెట్టుబడి పెట్టి ఎలా అభివృద్ధి చెందారు మళ్ళీ కథలు వస్తాయి ఆ కథలు కూడా ఆడవాళ్ళకి రిలేటెడ్ వస్తాయి కాబట్టి నాకు ఆ సిరీస్ అనేది మంచిగా అనిపిస్తుంది ఆ సిరీస్ని చదివేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తు ఉంటాను తెలవని విషయాలు కూడా తా తెలుసుకుంటాను దాని వల్ల ఎక్కువగా మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ వంటింటి చిట్కాలు వంట డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అన్నీ రకాల అవి వస్తాయి మళ్ళీ పొడుపుకథలు జోక్సు ఇలాంటి ఒక్క పుస్తకంలో ఇలాంటి అన్ని రకాలు లభించడం అనేది ఈ స్వాతి బుక్స్ సిరీస్ వల్ల మనకు లభిస్తుంది కాబట్టి ఈ బుక్ నాకు బాగా నచ్చుతుంది